ఈ కాలంలో తెలుగుని చూస్కుంటే మనం ఎంతో వెనుకబడిపోయింది తక్కువలో తక్కువ చాలా మంది మాట్లాడుకోవట్లేదు ఏదైనా సరే వాళ్ళు ఏంటంటే ఆంగ్లంలో లేదా ఇంకా వేరే భాషల్లో మాట్లాడితేనే ఏదో గొప్పతనం అనుకొని వాళ్ళ గొప్పతనాన్ని చాటి చెప్పుకుంటున్నారు వేరే భాషను మాట్లాడుతూ ఆంగ్లాన్ని ఎక్కువ ప్రాచుర్యం చేస్తున్నారు ఈ కాలం రేపట్లో ప్రతి ఒక్క మనుషులు తెలుగు బాష అనేది ఎంతో వెనుకబడిపోయింది పూర్వం బ్రిటిష్ పాలన వల్ల అట్లాగే పోర్చుగీస్ పాలనవల్ల ఈ భాషలనేటివి మన భారతదేశానికి వచ్చాయి ఇంగ్లీష్ ప్రత్యేకమైన భాషగా వాళ్ళు ఎంతోమందికి ఆ కాలంలో నేర్పిస్తూ వాళ్ళు వెళ్ళే సమయానికల్లా అందరికీ అది అందుబాటులో ఈ ఉండేలా అట్లాగే అందరికీ మాట్లాడే విధంగా వాళ్ళందరికీ నేర్పించి వెళ్ళిపోయిరు దానివల్ల ఇప్పుడు నార్మల్గా ఒకవేళ నేను కూడా మాట్లాడుకున్నా సరే చూశారా ఎట్ల ఏ రకంగా వాడ్స్ వస్తూనే ఉంటాయి ఇలా వాళ్ళు ఆంగ్లాన్ని లేదా సంస్కృతాన్ని ఎంతో ప్రాచుర్యం చేశారు వాళ్ళ భాషని వాళ్ళు ఎక్కువ మొగ్గుచూపుతూ వాటిని విదేశాలకి ఈ భాషను మొత్తం అంతా అందరికి నేర్పిస్తూ ఇలా చేసేసారు కానీ మన తెలుగు భాషను మాత్రం మనం వెనకబడేలా చేసాం ఇది ఇప్పుడే ఇలా ఉందంటే ముందు ముందు తెలుగు భాష అనేది బూ పుస్తకాలలో మాత్రమే చదువుకుంటాం ఈ కాలం రేపట్లో చాలా మంది తెలుగుని మర్చిపోయి వారి విద్యార్థులు ఉంటారు విద్యార్థులు బళ్ళలో ఇంకా కళాశాలలో ఎక్కడైనా సరే ఆంగ్లాన్ని ఇంగ్లీష్ని మాత్రమే ఎక్కువగా చదువుతూ మాట్లాడుతూ వాళ్ళ వాళ్ళని అలా తయారు చేశారు వీళ్ళ అధ్యాపకులు అందరూ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడండి ఆంగ్లం మాత్రమే మాట్లాడండి తెలుగు ఎక్కువ మాట్లాడొద్దు అలా తెలుగుని మొత్తం అంతా అంతా అంతరించిపోయేలా చేస్తున్నారు ముందు ముందుకి కాలం సాగే కొద్ది తెలుగు మాత్రం ఎంతో వెనకబడిపోయింది ఎంతోమంది తెలుగుని ప్రాచుర్యంలోకి తేవాలి అని చెప్పేసి ఎన్నో పోరాటాలు ఇంకా ఎన్నో నవలలు వాళ్ళు కవితలు కావ్యాలు ఎన్నో రాశారు కాని అవన్నీ ఊ ఉన్ మట్టిపాలు అయిపోతున్నాయి ఎవరు వాటిని పట్టించుకో లేరు ఇవన్నీ ఇలా ఉంటే వేరే వాళ్ళు మాత్రం మా భాష చదవండి ఇంగ్లీష్ మాత్రమే ఆంగ్లం మాత్రమే చదవండి ఆంగ్లం మాత్రమే వినండి ఆంగ్లం మాత్రమే చెయ్యండి అని చెప్పేసి ఎన్నో వేరువేరు ప్రదేశాలలో వాళ్ళు వారి భాషని అలాగే చెప్తున్నారు ఈ కాలం రేపట్లో కూడక మన చదువులో ఎంతో ఎంతైనా వెళ్ళాలన్నా సరే ముఖ్యమైనది ముఖ్యంగా మనకి ఇంగ్లీష్ రావాలని చెప్పేసి వాళ్ళు ఎన్నో షరతులు పెడుతున్నారు ఆ షరతులకు గాను మన వాళ్ళందరూ తెలుగు భాషను మర్చిపోయి అమ్మ భాషను మర్చిపోయి ఆంగ్లం మాత్రమే బోధిస్తూ ఆంగ్లం మాత్రమే చదువుతూ ఆంగ్లం మాత్రమే మాట్లాడుతూ ఇలా తెలుగు భాషని ఎంతో వెనకబడేలా మన ప్రజలు అట్లాగే విద్యార్థులు ఇంకా ఎందరో అదే తప్పటడుగులు వేస్తున్నారు ఇవన్నీ ఇంత చేసిన ఏం చేసినా సరే తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకత వేరే ఏ భాషకు లేదు తెలుగు భాష అనేది మన అమ్మ భాష మాత్రమే కాదు అది మన వ్యక్తిత్వాన్ని అలాగే మన నేర్పరిని వేరే వాళ్ళకి పరులకి తెలిసేలా మన భాషని మనం మనమే ప్రాచుర్యంలోకి తేవాలి అలాంటి దాంట్లకి నేను ఎంతో కృషి చేస్తాను మన తెలుగు భాష ప్రాచుర్యంలోకి వచ్చేంతవరకు ఎంతో నేను ఏ ఏమైనా చేస్తాను తెలుగు భాష ప్రాచుర్యంలోకి వచ్చేంతవరకి ఈ ఆంగ్లం అనేది ఇంగ్లీష్ అనేది ఇలా ఎప్పుడైతే ఒక పదం వెనక పదం మాట్లాడేటప్పుడు తప్పిరావడం అట్ల అట్ల అలవాటు చేసే వాళ్ళందరినీ ఎప్పటికైనా సరే తెలుగు భాషని ఎప్పుడు ఇట్లా చెయ్యద్దని చెప్పేసి చెప్పి వాళ్ళని మార్చి తెలుగు భాషని మంచిగా అందరిలోకి అభివృద్ధి చేసి వారికి తెలుగు భాషకున్న తెలుగు వారికి తెలుగు భాష మీద ఉన్న మమికా మమకారం అట్లాగే తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకత ఎలా పనిచేస్తుంది దాని పనితీరు దాని గుర్తింపుని అన్నిటిని వేరే తెలుగు మన తెలుగు ప్రజలందరికీ చెప్తూ మన భాషని ఎంతో ఉన్నత భాషగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చెయ్యడం మాత్రమే నా ఏకైక లక్ష్యం